ఔనండి చెప్పండి

ఉందండి

ఓకే అంటే డిస్ప్లే అంటే టోటల్ కంప్లీట్గా బ్రేక్ అయిపోయిందా ఓకే చేయగలుగుతాం ఓకే ఓకే చేయగలుగుతాం సార్ చేయగలుగుతాం మీరు వస్తే ఒకటే రోజులైనా చేసేస్తాం సార్ అప్పుడే మీ ముందరైనా కంప్లీట్ చేసేస్తాం

చేస్తాం సార్ మీరైతే మా స్టోర్కి విజిట్ కాండి ఫస్టు ఓకే

మీరు టెన్షన్ తీసుకోకండి సార్ మేం చేయగలుగుతాం ఓకే ఓకే చేయగలుగుతాం ఓకే ఓకే మీరెక్కడ ఉన్నారు సార్ ప్లేస్ ఓకే ఓకే ఓకే తెలుసు తెలుసు ఏదైనా పర్లే మీకు వీలైనప్పుడు రండి థ్యాంక్ యూ